హలో అవును సార్ చెప్పండి సార్ అవును సార్ ఈరోజు పొద్దున్నే రిపోర్ట్ వచ్చింది ఇప్పుడే పొద్దున్నే వచ్చింది సార్ చెక్ చేశాను మీకు అయితే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువుంది ఫాస్టింగ్ ముందు ఎక్కువుంది టూ సెవెంటీ పైన ఉంది తరువాత వచ్చి ఫాస్టింగ్ తరువాత తీసింది త్రి హండ్రెడ్ పైన ఉంది సార్ ఏం సార్ డా ఫుడ్ డైట్ ప్లాన్ ఎం చుసేది లేదా బయట ఫుడ్ ఏమైనా తింటున్నారా ఎక్కువ ఓకే సార్ ప్రాబ్లెమ్ ఏం లేదు నేను వన్ మంత్కి మీకు ఇన్సులిన్ సజెస్ట్ చేస్తాను కొంచెం తీసుకోండి ఎందుకంటే ఇలాగే షుగర్ లెవెల్స్ కొంచెం హై అయ్యాయి అంటే మళ్ళీ మీకు కళ్ళు తిరగడము ఇలాంటి కొన్ని ప్రాబ్లెమ్స్ వస్తూ ఉంటాయి నేను మీకు వన్ మంత్కి ఇన్సులిన్ సజెస్ట్ చేస్తాను పొద్దున్న ఫోర్ ఎంఎల్ నైట్ ఫోర్ ఎంఎల్ తీసుకోండి తీసుకున్న తరువాత హాఫ్ ఆన్ అవర్ తరువాత ఫుడ్ తీసుకోండి నేను మీకు డైట్ ప్లాన్ ఇస్తాను ఫుడ్ ఏమేమి తీసుకోవాలి ఎంత తీసుకోవాలి తరువాత వచ్చి ఎన్ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఏయే టైంలో తీసుకోవాలి అనిచెప్పి ఫుడ్ చార్ట్ ఇస్తాను రేపు రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు కదా క్లినిక్కి నేను మీకు ఫుడ్ చార్ట్ ఇస్తాను తరువాత వచ్చి ఇప్పుడు ఇన్సులిన్ ఎలా వేసుకోవాలి మీకు చెప్తాను మీరు వేసుక్కోండి ఒకవేళ మీకు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళనెవరినైనా వెయ్యమని చెప్పండి లేకపోతే ఎవరు ఇంట్లో లేరంటే మీరు బయట మెడికల్ షాప్లో వెళ్తే కూడా వాళ్ళు కూడా వేస్తారు ఓకేనా కొంచెం వాకింగు లైట్గా కొంచెం ఎక్ససైజ్ అన్ని చేస్తూ ఉండండి పొద్దున్న వాకింగ్ చెయ్యండి కొంచెం ఎక్కువ తర్వాత సాయంత్రం వేళ వాకింగ్ చెయ్యండి నైట్లో చపాతినే తీసుకోండి ఒక వన్ మంత్ ఇన్సులిన్ వాడే టైం వరకు రెండు చపాతి తినండి చాలు తిన్న తరువాత వన్ అవర్ తర్వాత పడుకోండి వెంటనే పడుకోవద్దండి సరేనా మీరు రేపు క్లీనిక్కి రండి డైరెక్ట్గా మనం మాట్లాడదాం సరేనా

టైమింగ్ వచ్చి తెలుసు కదా మీకు పొద్దున్న పది గంటల నుండి ఉంటాను నేను మీరు ఒకసారి కాల్ చేసి రండి సరేనా ఓకే ఓకే థ్యాంక్ యూ